మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయ పరిశ్రమ అనేది ఒక వంతుకు మామూలుగానే ఉందని చెప్పవచ్చు అంటే మరీ సి ఘోరమైన స్థితిలో అయితే లేదని నా అంచనా ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయ పరిశ్రమ అనేది మన తెలంగాణలో బాగానే ఉంది బయట ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర సాగు చేయడానికి తగినంత నీరు ఉంది వీలైనంత వరకు భూమి సా సాధతత్వం కూడా బాగానే ఉంది అనగా ఫర్టిలిటీ రేట్ ఆఫ్ ల్యాండ్ అది కూడా బాగానే ఉంది ఆ తెలంగాణ ప్రభుత్వం నన్ను అడిగితే ప్రజలకు అనగా రైతులకు వ్యవసాయ రంగంలో అవగాహన పెంచి రైతులలో రైతులలో అవగాహన పెంచి ఏ ఏ కాలానికి ఏ విత్తనాలు వాడాలో వాళ్ళకి సూచనలు ఇచ్చి మంచి నాణ్యమైన విత్తనాలను వాళ్ళకి అందించి ఇలా సూచనలు ఇచ్చి అందులోనూ నీటిని నిలవ చేసుకోవడానికి తగిన సూచనలు మరియు కొన్ని పద్ధతులను వారికి నేర్పించి వ్యవసాయ రంగంలో వాళ్ళకి తగినా వ్యా వ్యాయామాలు అనగా వాళ్ళకి తగిన శిక్షణ అందిస్తే వ్యవసాయ రంగం బాగుంటుందని నా ఆలోచన అంతేగాక ఈ మధ్య కాలంలో వ్యవసాయం అనేది చాలా వరకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడా ఆ సదువు రాదు ఏమీ రాదు వీళ్ళే వ్యవసాయం చేస్తారు ఇంకా చదువుకున్నవాడు ఏం చేస్తాడు వ్యవసాయం పనులు ఎందుకు చేస్తావురా ఏమైంది చదువుకోలేదా ఇట్లా అని అంటారు ఇట్లా చదువుకున్నవాళ్ళే వ్యవసాయం చదువుకున్నవాళ్ళు వ్యవసాయం చేయకూడదు అనే ఆ ఆలోచనని ముందుగా ప్రభుత్వం ఎలాగైనా చేసి జనాల మైండ్లో నుంచి తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తేనే కదా వాడికి తెలుస్తుంది చదువుకున్నవాడికి తెలుస్తుంది కదా ఎలా ఏది మంచో ఏది చెడో ఏ కాలంలో ఎలా విత్తనాలు వేయాలి ఎలాంటి పద్ధతులను పాటించాలి వ్యవసాయ రంగంలో అని ఇప్పుడు అదే చదువుకోని వాడే చేస్తే అవే పాత పద్ధతులు అవే తిరుగుతూ ఉంటాయి గుండ్రంగా అవే పాత పద్ధతులు తిరుగుతూ ఉంటాయి కనుక చదువుకున్నవాడు కూడా చేయాలి వ్యవసాయం అందుకే వ్యవసాయ రంగంలో నాకు తెలిసి చదువుకున్న వాళ్ళతో వ్యవసాయం చేపించండి కొంత మందితో ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది దేశానికి రాష్ట్రానికి వెన్నుముక్క లాంటిది వ్యవసాయ రంగం లేకపోతే దేశంలో అభివృద్ధి ఎంత అభివృద్ధి చెందిన దేశం వెనకబడ్డట్టే అన్నం కోసం కొట్టుకోవాల్సిందే అంతే కనుక ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సినవి ఏంటంటే ప్రభుత్వం కానివ్వండి లేదా ఇతర వ్యవసాయం కోసం మద్దతు ఇచ్చేస్తాము కదా సంస్థలు కానీ సంఘాలు కానీ కానివ్వండి వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి అంటే నన్ను అడిగితే వాళ్ళు ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన సూచనలు ఏంటంటే నీటిని నిలువ చేసుకోవడం ఎలా ఎలా నీటిని నిలువ చేసుకోవాలి ఏ కాలంలో ఎలాంటి విత్తనాలు వాడాలి ఎలాంటి మందు వాడితే పురుగు చ పురుగు మాత్రమే చచ్చిపోతుంది చెట్లకి హానికరం హానికరం కాకుండా పురుగుకి పురుగు మాత్రమే చంపే మందు ఏమిటో చూసుకొని వాడాలి మరీ ఏ భూమి యొక్క సారతత్వాన్ని పోగొట్టకుండా సమతూల్యతను అంటే భూమి యొక్క సారతత్వాన్ని కాపాడే విధంగా ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్నీ కాపాడే విధంగా ఉండాలి ఏ విత్తనం మందు అయినా సరే ఏ పురుగుల మందు అయినా సరే ఎందుకంటే ముఖ్యంగా ఈ పురుగుల మందు వల్లనే సగం భూమి యొక్క సారత్వం మొత్తం పోతుంది దానివల్లనే మనకి చెట్లు అనే సరిగా పెరగడం లేదు కరెక్ట్గా వీలైనంత విత్తనం విత్తనం మంచిగా పెరగాలంటే చెట్టు అవ్వాలంటే భూమి యొక్క సారతత్వం మంచిగా ఉండాలి భూమి యొక్క సారతత్వాన్ని మంచిగా ఉండాలంటే మనం ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ఇలాంటి హానికరమైన మందులని తగ్గించాలి అంతేకాకుండా ఇప్పుడు భూమి సారతత్వం బాగుండాలి అంటే మనము ఎరువుల్ని వాడాలి బాగా ఎలాంటివి అంటే ఇప్పుడు కోడి పెంట ఎరువులు ఉంటాయి అవి వాడితే సారతత్వం అనేది పెరుగుతుంది ఎందుకంటే లోపల కొన్ని రియాక్షన్స్ ఉంటాయి దాని వెనకాల శాస్త్రపరంగా చాలా కారణాలు ఉన్నాయి ఇలా రైతులకు తెలియజేసేటట్టు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి దేశమే దేశ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే రైతులు అందరికీ సూచనలు తగిన సూచనలు ఇవ్వడం కానివ్వండి మళ్ళీ వారికి తగినట్టుగా విద్యుత్ సరఫరా చేయడం వారికి నీటి నీటి నీటు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది వాటికి సో నీళ్ళ కోసం వారికి తగినంత నీళ్ళు సమకూర్చాలి ప్రభుత్వం అంతేకాక వాళ్ళకి చాలా చాలా పద్ధతులని చెప్పాలి ఎగ్జాంపుల్కి ఇండోర్ నిలవ వ్యవసాయం ఉత్ ఉత్ ఉత్ ఉత్పాదకతను పెంచడం ఉద్యానవన ఉత్పత్తిలో నష్టాలను తగ్గించడం అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కొన్ని కొన్ని వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తారో అప్పుడు కొంత మందికి నష్టం వస్తుంది ఖచ్చితంగా నష్టం వస్తుంది కొన్నిసార్లు రాదు ఇలా నష్టం రాకుండా వాళ్ళకి చూసుకోవాలి మనం అంతేకానీ నష్టం వచ్చేటట్టు చేస్తే ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది ఖచ్చితంగా కూలిపోతుందని నా ఆలోచన కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సూచనలు అవగాహనని పెంచాలా వాళ్ళ లోపల అంతేగాక మిగిలిన సంస్థలు కూడా వారికి తగిన సూచనలు ఇవ్వాలి అండగా నిలుచోవాలి